నేను నా యొక్క చదువు పూర్తయిన తరువాత ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో పొందితే దానిలో పింఛన్లు ఉంటాయి అలానే ప్రభుత్వ ఉద్యోగం ఎప్పటికీ కూడా ఉంటుంది అలానే ప్రైవేట్ ఉద్యోగాలయితే తీసి వేస్తారు అది ఎప్పుడు ఉంటుందా ఉండదా అన్న ఒక అనుమానం ఉంటుంది అది ఏదైనా సరే ఒక సంవత్సరం ఐదు సంవత్సరాలు అట్లా పోని బాండ్ మీద నడుస్తది అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఏదైనా జీవితకాలం అంతా కూడా ఉంటుంది కాబట్టి నేను అది ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలి అనుకుంటున్నాను అలాగే ప్రభుత్వ ఉద్యోగం వల్ల హాస్పిటల్లో చూపించుకోటానికి కాని అలాగే ఒక రిటైర్మెంట్ అయినా సరే తరవాత ఫామిలీకి సపోర్టివ్గా పింఛన్లు అట్లాంటివి వస్తాయి అని ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఏదైనా కాని ఒక సెంట్రల్ జాబ్ కొట్టాలి అని చెప్పి చాలా ఆశతో ఉన్నాను